ఒక తెలుగు అబ్బాయి ఒక హిందీ అబ్బాయి ఉన్నాడు తెలుగు అబ్బాయికి హిందీ రాదు హిందీ అబ్బాయికి తెలుగు రాదు వీళ్లు ఇద్దరి మధ్య భాష ఉండాలి అంటే ఖచ్చితంగా వీళ్లు ఇద్దరి మధ్య మూడవ వ్యక్తి ఉండాలి ఆ మూడవ వ్యక్తికి తెలుగు హిందీ రెండు వచ్చి ఉండాలి అలా వచ్చి ఉన్నట్లయితే వీళ్ళు ఇద్దరి మధ్య జరుగుతున్న మాటలని వీళ్ళు ఇద్దరికీ చెప్పగలుగుతారు మూడవ వ్యక్తి అలా మాట్లాడడం వల్ల వాళ్ళ ఇద్దరి మధ్య మాట్లాడడం అనేది జరుగుతుంది ఒక అర్థం ఉంటుంది వాళ్ళు మాట్లాడుకున్న వాటికి అర్థం ఉంటుంది